అండి నాకు ముఖ్యంగా అద్దెకు ఒక టాక్సీ కావాలి దాని కోసం నేను మిమ్మల్ని సంప్రదించడం జరిగింది నేను నాకు తదితర వివరలన్నీ మీకు ఇస్తాను నాకు ముఖ్యమైన ఆధార్ కార్డు వివరము మా చిరునామా అన్నీ ఇస్తాను మీరు నాకు అద్దెకి ట్యాక్సీని కొన్ని నాలుగు రోజుల్లో అందుపరిచేలా చూడండి నేను వెళ్లే దూరం వచ్చేసరికి ఒక ఐదు వందల కిలోమీటర్లు వెళ్తాను శ్రీశైలం ఇంకా మా ఫ్యామలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను నేను ఒక మూడు రోజులు వెళ్లి వస్తాను దానికి కిలమీటర్కి మీరు ఎంత తీసుకుంటారో చెప్తే దాన్ని బట్టి నేను ఆ టాక్సీని తీసుకోవాలా వద్దా అని ఆలోచించి మీకు చెప్తాను